హలో స్కూల్ ప్రిన్సిపలా మాట్లాడేది సార్ నమస్తే సార్ ఇద్దరు పిల్లకాయల్ని నీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను ఎల్కెజీ త టూ సెకండ్ క్లాసు అవును సార్ మీరు చెప్పండి సార్ ఎప్పుడు రా తోడుకురమ్మంటారో

స్కూల్ స్కూల్ ఫీజ్ ఎంత సార్ ఈ స్కూల్ ఫీజు సార్

వ్యాను వ్యాన్ ఎంత సార్ వ్యాన్ ఎంత సార్ ఉంది సార్ వ్యాను

సార్ సార్ సార్ నేను కూడా విన్నాను సార్ మీ స్కూలు గురించి బాగుందని చెప్పారు సార్ నాతో ఎక్కువ అంటున్నారు సార్

సరే సార్ మంచి రోజు చూసి చేర్పిస్తాను సార్ వస్తాను సార్ ఓ ఒక మూడు రెండు రోజుల తరువాత సార్ ఓకే